మనం ఇక్కడ ఓలా ఊబర్ డ్రైవర్ రేటింగ్ గురించి మాట్లాడుతున్నాం ముందుగా డ్రైవర్ యొక్క ప్రొఫైల్ పేజీని సంప్రదించండి మరియు వారి రేటింగ్ మరియు ఫీడ్బ్యాక్ను చూడండి డ్రైవర్కు మంచి రేటింగ్ మరియు ఫీడ్బ్యాక్ ఉన్నారని నిర్ధారించుకోండి డ్రైవర్ యొక్క డ్రైవింగ్ సరైనది మరియు వారి కారు స్థితి గురించి ఫీడ్ బ్యాక్ కోసం చూడండి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే డ్రైవర్ను ప్రశ్నించడానికి సంకోచించకండి మీరు స్థానికంగా ప్రయాణిస్తుంటే ఒక స్థానిక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడిని ట్యాక్సి సర్వీస్ గురించి మరియు వారి రేటింగ్ గురించి అడగండి వారు మీకు ఉత్తమమైన సేవను అందించే ట్యాక్సీ సర్వీస్ను గుర్తించడంలో సహాయపడగలరు మీరు ఈ మార్గాలను అనుసరించడం ద్వారా మీరు ఈ ప్రయాణాన్ని సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా చేయగల ట్యాక్సీ సర్వీస్ని కనుగొనవచ్చు